ఇక్కడ అయితే స్టేడియంలు ఈవెంట్లు అన్ని జరుగుతాయి మైదానాల్లో మా ఇంటి దగ్గరలోనే చాలా పెద్ద మైదానం ఉంది అంతేకాదు ఇక్కడ చర్చీస్లో కూడా కొంచెం గ్రౌండ్ లాగా పెడతారు ఆ గ్రౌండ్లో కూడా ఆడుతూ ఉంటారు అయితే అవి స్థానిక ప్రజలకి చాలా అందుబాటులో ఉంటాయి ఎవరైనా సరే చిన్న పిల్లలు కూడా మన పంపించవచ్చు ఎందుకంటే రోడ్లు అవేం దాటవసరం లేదు చాలా దగ్గరగానే ఉంటాయి కాబట్టి మనం అలాంటి ఈవెంట్లకి మనము అటెండ్ అవ్వవచ్చు పిల్లలు కూడా చక్కగా ఆడుకోవచ్చు ఆ స్టేడియంలు ఏంటంటే ఎక్కువగా ప్రోగ్రామ్స్ క్రీడలకి సంబంధించిన ప్రోగ్రామ్స్యే పెడుతూ ఉంటారు రన్నింగ్ అలాంటివి వాలీబాల్ అని బాస్కెట్బాల్ అని ఇవి కూడా పెడుతూ ఉంటారు ఎక్కువ ఫెస్టివల్కి అలా చేస్తూ ఉంటారు అవి చాలా పెద్దగా ఉంటాయి పెద్ద మైదానాలే మైదానం ఉంది స్టేడియం అయితే ఇక్కడకు కొంచెం దూరమే మైదానం అయితే చాలా దగ్గర